నమస్తే అన్న నా కారు పికప్ లేకుండా ఆగిపోతుంది మారుతి స్విఫ్ట్ డిజిల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ గత వారం రోజుల నుంచి మొదట చిన్నగా స్టార్ట్ అవ్వడం లేదు అనుకున్నాను అవును బ్యాటరీ కొత్తది మార్చి రెండు నెలలు అయింది చేశాను చూడండి అన్న కొంచెం దొడ్డుగా ఉంది మునుపులాగ లేదు అది ఎంత ఖర్చు అవుతుంది మొదట క్లీనింగ్ చేసి చూద్దాం సరే నేను ఇక్కడ ఉంటాను లోకల్ వర్క్ షాష్లో ఆయిల్ మార్చడం ఫిల్టర్లు అవన్నీ చేద్దాం అంటే పెద్ద సమస్య టార్ప్మ్ మార్చాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది కోఆర్డినేటర్ బోర్డ్ డీల్స్ ఉన్నాయా ఓకే అవసరం అయితే ఆ ఆప్షన్స్ చూడవచ్చు బాగుంది అన్న చిట్లిపోయినట్లు వినిపిస్తుంది అప్పుడప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది సరే మార్చండి ఏసీ వేసుకుంటే సడన్గా పవర్ డ్రాప్ అవుతుంది మరి అది ఎలా ఫిక్స్ అవుతుంది మంచి విషయం చేయండి అన్న ఓకే చాలా సమయం పట్టింది సరే ఫైనల్ బిల్ ఎంత అవుతుంది ఆన్లైన్ పేమెంట్ చేస్తే కుదురుతుందా